నేను పర్సనల్గా కలవాలనుకుంటున్న హీరో ప్రభాస్ ఎందుకంటే నేను ప్రభాస్కు చాలా పెద్ద అభిమాని ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలను చాలా బాగా నటిస్తారు ఆయన సినిమాలను నేను అన్నీ చూశాను అందుకనే నేను పర్సనల్గా ఆయనని కలవాలని అనుకుంటున్నాను ఆయనను కలిస్తే నేను ఆయనని అడగాలనుకుంటున్న నేను ఆయనను ఏమీ అడుగుతానంటే ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి అని అడుగుతాను ఎందుకంటే ఆయన సినిమా కోసం అభిమానులందరూ ఎదురుచూస్తారు కాబట్టి అంతే కాకుండా నేను ఆయనను మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతాను ఎందుకంటే ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి